కృష్ణాజిల్లాలో వాతావరణం ఒక్కొక్క కాలాలలో ఒక్కొక్క విధముగా ఉంటుంది ఇక్కడ శీతాకాలం డిసెంబర్ నుండి మార్చి వరకు ఉంటుంది ఈ సమయంలో చలి విపరీతముగా ఉంటుంది కాబట్టి ప్రజలు చాలా ఎక్కువ స్వెటర్స్ ధరించి బయటకు వస్తారు అలాగే ఆ చెలి నుండి తమను తాము కాపాడుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే వర్షాకాలం అయితే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది ఈ సమయంలో వర్షాలు పడే సమయం కాబట్టి ఒకసారి అధికంగా వర్షాలు వచ్చినప్పుడు ఆ యొక్క లోతట్టు ప్రాంతాలు మునిగిపోతూ ఉంటాయి ఆ యొక్క సమయంలో అక్కడ ఉన్న ఆ పోలీస్ వారు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి చేరవేయడం ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క ఆర్థిక నష్టం అలాగే ఆ మనుషులు ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది తద్వారా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు కాస్త ఇబ్బంది పడతారు అలాగే కొంతమంది ఔట్కట్స్లో ఉన్నవారు అవసరాలకు తగ్గ వాటిని ముందే కొనుక్కొని వెళ్తూ ఉంటారు వాళ్ళు ఆ యొక్క కాలాలు వారిని ఆ యొక్క సమయాన్ని బట్టి వాళ్ళు మార్పు చెందుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ వారు ఆ యొక్క కాలాలు అనుగుణంగా వారి యొక్క పరిస్థితులని నుండి వాళ్ళకు వాళ్ళుగా అనుకూలంగా మార్చుకుంటారు ఎందుకంటే వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి వారి యొక్క ముందుగానే ఇంట్లో కావలసిన సామాన్లు అన్ని ముందుగా చేర్చుకుంటారు